భారతదేశం ఒక వైవిధ్య భరితమైన దేశం దాని సంస్కృతిలో వివాహ వేడుకలు కూడా వైవిధ్యంగా ఉంటాయి అయితే చాలామంది భారతీయులు పాటించే కొన్ని సాధారణ ఆచారాలు ఉన్నాయి వివాహానికి ముందు వధువు మరియు వరుడు కుటుంబాలు కలిసి కూర్చొని వారు ఒకరికొకరు అనుకూలంగా ఉన్నారని నిర్దారించుకోవడానికి ఒక సమావేశాన్ని నిర్వహిస్తారు ఈ సమావేశంలో వారు కట్నకానుకలు ఇంకా ఇతర వివరాలు గురించి మాట్లాడుకుంటారు వివాహానికి ముందు ఒకరోజు వధువును హల్దీ పౌడర్తో అలంకరిస్తారు ఆచారం ఆమెను దుష్టశక్తుల నుండి రక్షించడానికి ఇంకా ఆమెకు ఆరోగ్యం మరియు సంపదను ఇవ్వడానికి భావిస్తారు వివాహానికి ముందు ఒకరోజు వధువు యొక్క చేతులు మరియు కాళ్ళపై మెహందీ పెయింట్ వేస్తారు ఆ ఆచారం ఏంటంటే ఆమెకు అందం ఇంకా సంపదను ఇవ్వడానికి భావిస్తారు వివాహానికి ముందు ఒకరోజు వధువు ఒక పవిత్రమైన స్నానం చేస్తుంది ఆమెను పాపాల నుండి శుద్ధి చేయడానికి భావిస్తారు వివాహ ఘట్టానికి ముందు వధువును సాంప్రదాయ భారతీయ వస్త్రాలు ఇంకా ఆభరణాలతో అలంకరిస్తారు వివాహం జరిగిన తర్వాత వధువు తన కొత్త ఇంటికి వెళుతుంది ఆచారం ఆమె యొక్క కొత్త జీవితంలోకి ప్రవేశాన్ని సూచిస్తుంది ఈ ఆచారాలతో పాటు భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో అనేక ఇతర సాంప్రదాయాలు మరియు ఆచారాలు ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో వధువు మరియు వరుడు ఒకరికొకరు చూడటానికి ముందు వివాహం జరుగుతుంది ఇతర ప్రాంతాల్లో వధువు వరుడు కొన్ని రోజులు కలిసి ఉండటానికి అనుమతించబడతారు భారతీయ వివాహాలు సాధారణంగా విస్తృతమైనవి ఇంకా సంతోషకరమైనవి ఇవి కుటుంబాలు ఇంకా స్నేహితులను కలిసి సమయం గడపడానికి ఉంటుంది